నా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత చాలా మంచిది మాకు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆస్పత్రులు మరియు క్లినిక్లు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు సరసమైనవి కానీ అవి ఎల్లప్పుడూ అత్యుత్తమైనా నాణ్యతను అందించవు ప్రైవేటు ఆసుపత్రులు మరియు క్లినిక్లు మరింత ఖరీదైనవి కానీ అవి మెరుగైన సౌకర్యాలు మరియు వైద్య సేవలను అందిస్తాయి పట్టణాలలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత సాధారణంగా మెరుగ్గా ఉంటుంది పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ ఆసుపత్రులు రెండు కూడా ఎక్కువ సౌకర్యాలు మరియు వైద్య నిపుణులు కలిగి ఉంటాయి అయితే పట్టణాల్లో ఆరోగ్య సంరక్షణ ఖరీదైనది మంచి ఆరోగ్య సంరక్షణా సౌకర్యాల కోసం నేను పట్టణానికి వలస వెళ్ళడానికి ఇష్టపడను నాకు ఇక్కడ అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి మరియు నేను నా కుటుంబ మరియు స్నేహితులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అయితే నాకు తీవ్రమైన వైద్య సమస్య ఉంటే నేను పట్టణానికి వెళ్ళి మెరుగైన చికిత్స పొందడానికి ఇష్టపడతాను పట్టణంలోని ఆరోగ్య సంరక్షణ నాణ్యత మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు మరియు వైద్య నిపుణులను అందించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించవచ్చు అలాగే ప్రైవేట్ ఆస్పత్రులకు ధరలను నియంత్రించే చట్టాలను ప్రభుత్వం రూపొందించవచ్చు